ముప్పై అయిదు వేల ఎనిమిది వందల అరవై మూడు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల డబ్భై తొమ్మిది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై రెండు